బ్యాంకు నుండి రుణం అనేది నేను చాలాసార్లు తీసుకున్నాను అండ్ నాకు చాలా ఉంది ఎందుకు అంటే బ్యాంకులో మనం ఎప్పుడు అయినా సరే తక్కువ వడ్డీకి తీసుకోవచ్చు అది అది పర్ఫెక్ట్లీ కూడా చాలా సులువుగా అయిపోతుంది కాకపోతే ఏంటంటే సరిగ్గా మనం ప్రూఫ్స్ అనేవి మంచిగా చూపించాలి అంతే కాదు ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా సరే కొంతమంది మంచి ఉద్దేశంతో బ్యాంకు

బ్యాంకులో మా బ్యాంకుతో నాలుగు అనేది ఇంకా పెరిగింది ఎందుకంటే నేను ఎప్పుడు నాకు అమౌంట్ అవసరం అయినా కూడా నేను వెళ్ళీ లోన్ కావాలి అన్నప్పుడు నాకు వెంటనే వాళ్ళు అప్రూవల్ చేస్తారు టైం టు టైం చెక్ బౌన్స్ అవ్వకుండా మేము కట్టేస్తాం కాబట్టి కాబట్టి నాకు బ్యాంకుతో ఉన్న అనుబంధం అలాంటిది నేను ఇంకా అలాంటిది ఎక్కువగా చేయాలన్నా లోన్స్ తీసుకోగలుగుతున్నాను కట్టేయగలుగుతున్నాను